ఇప్పుడే డ్రాయింగ్ మొదలుపెట్టిన వారికీ ఏమి సలహా ఇస్తారు అంటేనా అండి ఈ చిత్రీకరించడం కూడా ఓక కళే అండి ఏ కళనైన సరే మనం ఖచ్చితంగా సాధన చేయాలి సాధన లేకుంటే ఆ కళను మనం నెక్స్ట్ లెవెల్కు అనేది తీసుకువెళ్ళలేము అండి సో ఇప్పుడిప్పుడే మొదలుపెట్టే ఇలా బొమ్మలు గీయడం ఇప్పుడిప్పుడే మొదలుపెట్టే వారికి నేను ఇచ్చే సలహా అంటి అంటే అండి మొదట ఈ ఫస్ట్ ఈ నియమాలు ఉంటాయి కాదు అండి వాటిని బాగా నేర్చుకోవాలి ఎందుకంటే నియమం ప్రకారంగానే ఏదైన చేయగలం మనం మనం ఒక నియమంని అధిగమించాలి అన్న సరే ముందు మనకు నియమాలు తెలియాలి కదా అండి సో ఈ నియమాలను కూడా బాగా వాళ్ళు ఏంటి అంటే సాధన చేయాలి నెక్స్ట్ ప్రతి రోజు కుదిరితే ప్రతి రోజు కూడా ఎదో ఒక బొమ్మను వేయడానికి వాళ్ళు ఏంటి అంటే మొదలు పెట్టాలి చిన్నదో పెద్దదో సరిగా వచ్చిందో రాలేదో రెండో విషయం కానీ ఏంటి అంటే ఇది ఇలాగా చేస్తూ ఉంటే కొన్ని రోజులకి ఏమవుతుంది అంటే అండి అది ఆటోమేటిక్గా ఏంటి అంటే మనం పెద్ద పెద్ద బొమ్మలు కూడా గీయడానికి అవకాశాలు ఉంటాయి సో ఈ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోడానికి వారికి ఇచ్చే సలహాలు ఇవ్వి అండి